అవునండి చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే మేము రాజమండ్రి చుట్టుపక్క ప్రదేశాలు కూడా తిప్పాలా సార్ మిమ్మల్ని ఓకే సార్ ఓకే సార్ ఎంతమంది వస్తున్నారు సార్ మీరు అరుగురా సర్ ఓకే అందులో ఎమన్నా ఏజ్ పీపుల్స్ గట్ల ఏమన్నా ఉన్నారా సార్ ఓకేలే ఓకే సార్

సార్ అంటే మీరు అక్కడ మేము తిరిగిన బడ్జెట్ మీరు ఏం ఏం ప్లేసెస్ చూశారో దాని బడ్జెట్ని బట్టి మేము ప్యాకేజ్ అనేది వేయడం అనేది జరుగుతుంది సార్ మీకు డీజిల్ ఎంత అయ్యింది మీరు ఎంత ఏరియా తిరిగారు అంటే మాకు అంటే కిలోమీటర్ పరంగా వేస్తాం సార్ మేమైతే సో మీరు అటు ఎంత తిరిగారు ఏంటా చెప్పేసి చూసిన తర్వాత అప్పుడు మేము అమౌంట్ అనేది వేస్తాం సర్ మీకు అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు క్యాబ్ అనేది బుక్ చేసుకోవడానికి తౌసండ్ రూపీస్ అనేది మీరు మాకు వేయాలి సార్ ఏంటి సార్ అవును సార్ సార్ అట్టయితే సార్ సార్ అలాగైతే అమౌంట్ చార్జెస్ అనేవి ఎక్కువ అవుతాయి సార్

ఓకే సార్ అయితే ఓకే సార్ అయితే మేము మేము పంపడం అనే జరుగుతుంది సార్ మీకు ఓకే సార్ మీకు కార్ డీటెయిల్స్ డ్రైవర్ డీటెయిల్స్ అనేవి మీకు పెడతాం సార్ మీరు డ్రైవర్తో కాంటాక్ట్ అయ్యి ఏ టైంకి రమ్మంటారు మీరు ఒకసారి డ్రైవర్కి చెప్తే సరిపోతుంది సార్ ఓకే సార్ ఓకే త్యాంక్ యూ సర్